నా మాతృభాష ఉర్దు అండ్ చిన్నప్పటి నుంచి ఉర్దు మాట్లాడుతూ వింటూ అనుభవిస్తూనే పెరిగాను ఉర్దు షాయరీ అన్నా ఉర్దు నజమ్ అన్నా ఉర్దు కహానీ అన్నా ఉర్దు ముషాయిరా అన్నా నాకు చాలా ఇష్టం ఉర్దు కాకుండా నేను చిన్నప్పటి నుంచి చదివినా మాట్లాడినా భాష తెలుగు తెలుగంటే కూడా నాకు చాలా ఇష్టం తెలుగులో నాకు నా చాలా నచ్చిన నవల చివిర చివరకు మిగిలేది చివరకు మిగిలేది అనేది బుచ్చిబాబు రచించిన మనో వైజ్ఞానిక నవల జీవిని జీవితానికి సంబంధించిన పలు మౌలికమైన ప్రశ్నలను రేకెత్తించే రచనలుగా పలువురు సాహిత్యవేత్తలు పేర్కొన్నారు దాన్ని అది చాలా మంచి నవల అది మన జీవితం గురించి జీవితంలో జరిగే విషయాల గురించి మనం ప్రశ్నించే లాగా ఉంటుంది అది కాకుండా నాకు ఇంకా చాలా తెలుగు పుస్తకాలంటే ఇష్టం తెలుగు తెలుగు కాకుండా నా మాతృభాషలో పుస్తకం చెప్పమంటే నేను అల్లామా ఇక్బాల్ రాసిన పుస్తకాల గురించి వేరే వాళ్ళకి చెప్తాను అవి చాలా మంచి పుస్తకాలు అల్లామా ఇక్బాల్ రాసిన పుస్తకం కుల్లియత్ ఈ ఇక్బాల్ అంటే నాకు చాలా ఇష్టం అది వేరే వేరే ఫిలాసిఫిల వాళ్ళ ఫిలాసఫి కూడా దాంట్లో ఆ పుస్తకంలో చేర్చుకున్నాయి ఇ ఇ ఇలాంటి ఫిలాసఫిలంటే లెబనీస్ నిజే ఫిలాసఫి కూడా ఉంది అది సెల్ప్ రిలేషన్ గురించి ఉండే పుస్తకం దాంట్లో మన మన తప్పు మన మంచి గురించి మన మనల్ని మనం తెలుసుకునే పుస్తకం అది